గ్రామీణ ప్రాంతాలలో విద్య యొక్క నాణ్యత తరచుగా పట్టణ ప్రాంతాలకంటే తక్కువగా ఉంటుంది విద్యార్థులు తరచుగా చదువుకోవడానికి తగిన సదుపాయాలు మరియు వరులను కలిగి ఉండరు మరియు వారు తరచుగా బహిష్కరణకు గురి అవుతారు ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో విద్యను మెరుగుపరచడానికి అనేక చర్యలు తీసుకోవచ్చు గ్రామీణ పాఠశాలకు మెరుగైన సౌకర్యాలు మరియు వనరులను అందించడం గ్రామీణ ప్రాంతాలలోని ఉపాధ్యాయులకు మరింత శిక్ష మరియు మద్దతు అందించండి గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు బహిష్కరణ తగ్గించడానికి చర్యలు తీసుకోవడం గ్రామీణ ప్రాంతాలలోని విద్యార్థులకు విద్యను అందుబాటులో చేసేందుకు మరింత కృషి చేయడం గ్రామీణ ప్రాంతాలలో విద్యను మెరుగు పరచడం ద్వారా ప్రభుత్వం భారతదేశంలోని అందరికి మెరుగైన భవిష్యత్తును నిర్మించడంలో సహాయపడుతుంది